చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో తరతరాలుగా చెప్పుకునే ఒక కథ ఏంటి అంటే కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు అతని భక్తిని పరీక్షించటానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చాడు అట వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడు అంటా అప్పుడు స్వామి రెండవ కంటి నిండి కూడా నెత్తురు కారటం మొదలైంది భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు అంటా స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు ఈ కథ ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతంలో తెలిసి ఉంటుంది